మన ఇంట్లో ఖాళీ జాగా ఉంటే పెరటి తోట్లనేసి ఎన్నో ఏసుకుంటున్నేము వేసుకుంటున్నేము అన్నీ పె పెరటి తోట్లకా అది నాలుగ్గింజలు ఇది నాలుగింజలు గుచ్చి పెట్టుకుంటే మన ఇంటికి కాస్తూ ఉన్నాయి ఇప్పుడు పేరు తోట పెరటి తోటలాగా జాగాలు తగ్గిపూడ్సినాయ్ ఇప్పుడు పెరటి తోటలనేవి లేవు అప్పుడున్నప్పుడు మేము ఇంటి పక్కన ఖాళీ ఉన్నింది చిక్కుడు చెట్లు ఏదో బెండచెట్లు అది ఇది నాటుకుంటా చిక్కుడు చెట్లు కానీ ఏసినామంటే అమ్ముకొని కూడా అమ్ముకొనేది అది చిక్కుడు చెట్టు కానీ ఏసినామంటే గొత్తులు గొత్తులుగా కాసేది ఎరువు గిరువు ఏసే కాడికి బాగా తవ్వుకుంటా ఎరువేస్తా బాగా చేసుకుంటా ఉన్నామంటే బాగా గొత్తులు గొత్తులుగా కాసేది ఈ మందులు గిందులు బయటెరువు ఎక్కువగా ఎయ్యకుండా బాగా కాస్తా ఉన్నింది తినేదానికి బాగుంటా ఉన్నింది మనకిప్పుడు అంతా జాగాలో ఇండ్లు కట్టేసి అన్నీ తగ్గి పూడ్చినాయి ఏమీ చేసేదానికి లేకుండా చేలుంటే చేల చేలల్లో ఏమో ఏసు ఏసుకోవచ్చును ఉండాయి కానీ అదే చేసే మనుషులు తగ్గిపూడ్షినారు అంతా ఎవురు చూసినా ఉద్యోగాల్లో పూడస్తున్నారే కానీ చేసేదానికి విధి ఇది లేకుండా పూడ్చింది ఏది పట్టినా పుత్తూరులో పోయి తెలుసుకొనేది ఆడ తినేది ఇంకా ఆడపోయి మనం చేయాలంటే మనం ఊరుకుంటా ఉండలేను వూరికే పోతావుంటే ప్రతీ ఒక కాయా బా చేకుంటునాము కొనే పని లేకుంటా ఎరగడ్డతో సహా ఎరగడ్లు కూడా తెచ్చి నాటుకొనేది ఆ ఎరగడ్డలు కూడా వాడుకుంటా ఉన్నేము అన్నీ చేసుకుంటా ఉన్నేము బాగా ఇంట్లో చేనుకాడా కొంచెం కొంచెం కొంచెం ఇంటికయ్యేట్టుగా నాటుకొని పక్కనిళ్ళల్లో కూడా ఇచ్చేది ఆమాదిరిగా చేస్తున్నాం ఇప్పుడంతా ఏదేదో పెరిగి పూడ్చినాయి పోని చేసేవాళ్ళు తగ్గి పూడ్చినారు ఏది చూసినా కొనాలంటే పుత్తూరుకి పోతే ఏది చూసినా యాభై రూపాయలు తక్కువుండేది లే పనికి రాని వస్తువుకూడా టమేటాలు ఒక నాటికి నూట పదంటారు ఒకనాటికి ఇరవైకి తెచ్చి పది కిలోలు వేస్తారు ఆ మాదిరిగా ఉంటుంది ఏది ఏదీ ఒకనాటికి ఉన్నెట్టు ఒక ఒక రోజు ఉన్నెట్టు ఒక రోజు ఉండేదిలే ఇప్పుడు ఇది కూడా రేట్లు కూడా మనం పండించుకొని కాయలు తింటా మనం చేసుకుంటా మన పైరు మన వొడ్లు మనం బియ్యం గట్ట వొంచుకొని తినేటప్పుడు వొళ్ళులు బాగుంటున్నాయి రోగాలు తగ్గి పూడ్చినాయి ఏ రోగం లేకుండా ఉన్నింది ఇప్పుడు యా ఆ మొందులు ఈ మందులు ఏసే కాడికి ఈ రోగాలన్నీ పెరిగి పూడ్చినాయి లేని పోనీ జబ్బులనేసి వచ్చేసినాయి వాళ్లకి హాస్పిటల్కి కట్టను

ఏమి చే చేసేదానికిలే మనమై వాళ్ళని ఏమని అడిగినామంటే పోయి ఏడైన తక్కువగ వొచ్చేట్టుగా చూసుకోపో అనేసి చెప్తారు ఆమాదిరిగా అయిపూడ్చింది ఇప్పుడు పరిస్థితి ఏమైనా మనం తోటలో మనం పండించుకొని మనం తిని మన ఉద్యోగం చేసుకుంటే ఆ కథే వేరు మనం మన సొంతదిగా ఉంటుంది తినేదానికి

అన్నీ ఏదేదో మందులు తెచ్చి ఏసేసి ఓ కాసేది కాపొచ్చినాయంటే గొత్తులు గొత్తులుగా ఒకొకటి నాలుగా రెండు మూడు కేజీలు కాసేస్తాయి ఒక పదైదు రోజులు మళ్ళా అన్నీ తగ్గిపూడస్తాయి మళ్ళా ఎమ్మడే పక్కనే ఎనకనే పక్కనే నాటి పెట్టుకునేది అట్నే ఏసేది పాట కాయ కాసిననన్ని రోజులు తెచ్చి గంపలు గంపలుగా అమ్ముకొనేస్తున్నేరు వొళ్ళులు పనికి రాకుండా పూడుస్తున్నాయ్ తింటే ఆ మాదిరిగా అయిపూడ్చింది ఇప్పుడు పరిస్థితి ముందు పరిస్థితి మాదిరిగా లేదు ఇప్పుడు మనం అప్పుడన్నీ నేను మిరక్కాయతో కూడా పండిస్తా ఉన్నే